గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సొంత భూములు ఆస్తులు అవన్నీ ఉంటుంది అది తాతలు ముత్తాతలు వాళ్ళకి వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు వచ్చేకాడికి మనవళ్ళకి మానవరాళ్ళకి వచ్చేకాడికి మంది అని అనిపించుకోవడానికి ఆఫీసులు చుట్టు కార్యాలయాలు చుట్టు వా తిరగడం వాళ్ళు ఇది మీకు సొంతం మీ తాత అని నిరూపించుకోవడానికి మళ్ళీ ఈ ఈ కాగితాలు తెండి ఆ కాగితాలు తెండి ఆయన మీ తాత అని నిరూపించుకోండి ఆ కాగి ఫార్మ్లు ఫిల్ అప్ చేయండి ఆధార్ కార్డులు ఇవ్వండి వాళ్ళది ఇవ్వండి వాళ్ళు ఎట్లా తెలుసు మీకు వాళ్ళ ఇంటి పేరు ఇవి అన్నింటి కోసం తిరిగి తిరిగి తిరిగి అక్కడ తిరిగితే ఇక్కడ కాదు ఆ ఆఫీసుకి వెళ్ళండి అని అంటారు ఆ ఆఫీసుకి వెళితే ఈ ఆఫీసుకి ఇది ఇంత ఇంత ఉంది కదా మీ తాత మీకు ఇచ్చారని ఏం నమ్మకము ఏమి రాసిచ్చారు ఎక్కడ రాసిచ్చారు అని అడగడం వాళ్ళది వాళ్ళ హక్కులు వాళ్లకి తెచ్చుకోవడానికి కలెక్టర్ల చుట్టు ఆఫీసుల చుట్టు వాళ్ళ చుట్టు వీళ్ళ చుట్టు తిరుగుతు ఉంటారు అంత తిరిగిన గ్రామీణ ప్రాంతం వాళ్ళు పట్టించుకోరు ఆ రైతులు మనది మనం పండించుకున్నము పంటలు వా వాళ్ళ సొంత భూములని వాళ్ళది అనిపించుకోవడం ఆ భూములు వాళ్ళ చేతికి ఉంటే ఏదో బ్యాంకులో పెట్టి తీసుకోవడం అనుకుంటే అక్కడికి వెళ్తే ఈ భూములు మీవి కాదు మీ తాతల పేరులో ఉంది మీరు మీ తాత అంటే ఇవి ఈ ఈయన పేరులో ఉంది ఈయన మీకు ఇస్తున్నట్టు ప ప పట్టా పాత్ర ఏమన్నా ఉందా తీసుకురండి కాగితాలు ఏమన్నా ఉందా తీసుకురండి సాక్షులు ఉంటే తెండి ఇట్లాంటివి ఏదో ఒకటి చెప్తు ఉంటారు వాళ్ళు బ్యాంకుల చుట్టు తిరగడం కార్యాలయాల చుట్టు తిరగడం మా ఆఫీసుల చుట్టు తిరగడం కలెక్టర్ చుట్టు తిరగడం వాళ్ళు తిరిగితే ఇదే మీదే అని మాకు నమ్మకం ఏమి మాకు ఎట్ల తెలుస్తుంది వీళ్ళు ఎవరన్నా ఉన్నారా వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టి తీసుకు రండి ఫారమ్లో ఫారమ్ ఫిల్ అప్ చేసుకుని రండి దాంట్లో ఉండే ఫోటోలు అవన్నీ ఆ తాతవి ఈయన అని మీకు ఎట్ల తెలుసు మీ వాళ్ళు రాసి ఇచ్చిన పత్రాలు అవన్నీ మీకు సొంతమైనవి ఉన్నాయా దాని తెచ్చి చూపించండి ఇట్లాంటివి ఎన్నో అడుగుతా ఉంటారు అడిగి అడిగి చుట్టు అన్నీ త రెడీ చేసి కలెక్టర్ ఆఫీసులకి వాళ్ళకి వీళ్ళకి ఆఫీసర్లకి తీసుకుపోయి ఇవ్వడం వాళ్ళు చూసి ఇది మీదేనా అని కరెక్ట్గా చూసి చెప్పడం అన్ని కష్టాలు పడుతు ఉంటారు